ఒక రోజు ఏం జరిగిందంటే అనుకోకుండా మా ఇంటికి చుట్టాలు రావడం జరిగింది నేను వారు రావడం గమనించి వారికి ఏమైనా తీసుకురావాలని చాలా ఆత్రుతపడ్డాను దానితో బయటకు వెళ్లి వారికి ఏమైనా కొత్తగా ఉండేలా తీసుకురావాలని వెళ్లి కూరగాయలు మాంసం కూరలు బయట నుంచి తీసుకుని వచ్చాను దాంతో పాటు ఒక రెండు కేజీలు కోడి మాంసం కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి కోడి మాంసంతో పాటు పచ్చి రొయ్యలు కూడా తీసుకొనివచ్చాను తీసుకుని వచ్చి అన్ని సిద్దం చేసి వాళ్ళ వాళ్ళందరి కోసం వంటను సిద్దం చేసాను కాకపోతే ఆ యొక్క కోడి మాంసం కూరలో నేను ఉప్పుకి బదులు పంచదార వేయడం జరిగింది అది నేను గమనించలేదు అన్నీ అయిపోయిన తర్వాత ఒక సారి రుచి చూద్దాం అని కోడి మాంసం కూరని నోట్లో పెట్టుకున్నాను నోట్లో పెట్టుకోగానే ఆ యొక్క కోడి మాంసం కూర చాలా తీపిగా తియ్యగా అనిపించింది ఏంటి ఇలా జరిగింది అని మా యొక్క భార్యను పిలిచి అడిగాను ఏంటి ఇలా జరిగింది అంటే మీరు ఏ డబ్బాలోది వేశారు ఎక్కడున్న డబ్బా తీసారు అక్కడ రెండు రకాల డబ్బాలుంటాయి ఒకటి పంచదార డబ్బా ఇంకొకటేమో ఉప్పుడబ్బా మీరుదేన్ని వేసారంటే అప్పుడు నా భార్యను తీసుకొని వెళ్లి ఇదిగో ఈ డబ్బాలోదే వేసాను అని చెప్పాను అప్పుడు వెంటనే నా భార్య నన్ను తిట్టింది ఎందుకు ఇలాంటి పని చేశారు ఇది ఉప్పు కాదు పంచదార అలా ఎలా వేసారు చూసుకోవాలి కదా అని అనడంతో వాళ్ళందరూ చుట్టాలందరూ చూసి ఒక్క సారిగా నవ్వారు దాని నుండి నేను కోలుకోవాలని వెంటనే బయటకు వెళ్ళి ఒక హోటల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ కావలసినటువంటి కోడి మాంసం కూరను పకోడీని అలాగే ఇంకా రెండు మూడు కూరలను తీసుకొచ్చి వారు కొంతమందికి తెలియకుండా ఇంట్లో పెట్టాను అందరికీ వడ్డించమని నా భార్యకు చెప్పాను అప్పుడు నా భార్య ఆ యొక్క కోడి మాంసంలో ఉన్నటువంటి పంచదార కూరను పక్కకు పెట్టి నేను బయటనుంచి తీసుకొచ్చినటువంటి కూరలను వారికి వేసిపెట్టింది వారందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత వారందరూ తినేసిన తర్వాత నేను చేసిన పని మా ఆవిడ వాళ్ళందరికీ చెప్పడంతో వాళ్ళంతా బాగా నవ్వుకున్నారు నాకు కొంచెం కోపం వచ్చింది కానీ కాకపోతే నేను చేసిన పని నాకు కూడా నవ్వు తెప్పించింది